తెలంగాణలో చాలావరకు అందరం కలిసిమెలిసి ఉంటాము పండుగలు చా చాలా బాగా జరుపుకుంటాము ఎక్కువగా ఉమ్మడి కుటుంబంలా ఉంటాము పెద్దవారిని గౌరవిస్తాము దూరంగా ఉంటూ ఉద్యోగాలు చేసే వారందరం కూడా పండగ టైంలో పెళ్ళిళ్ళ టైంలో కలుసుకుంటాము రకరకాల పిండి వంటలు చేసుకుంటాము ఒకరి ఇంటికి ఒకరం ఇచ్చి పుచ్చుకోవడం లాంటివి చేసుకుంటాము ప్రతి ఒక్కరం కొత్త బట్టలు కొనుక్కొని చాలా ఎంజాయ్ చేస్తాము